నేను జీవితంలో డబ్బుకు చాల విలువ ఇస్తాను డబ్బు ఉంటే నాకు చాలా ఇష్టం అవును డబ్బు ఉంటూనే మనం డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదిస్తేనే చాలా అద్భుతమైన లైఫ్ని మనం లీడ్ చేస్తాము మనకు ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే మనకు మన ఫ్రెండ్స్ పెడతారు కావచ్చు కొంత వరకే పెడతారు బంధువులు పెడతారు కావచ్చు కొంత వరకే పెడతారు మనకు ఉంటే మనం అవి మనం ఉంచు ఉంచుకొని మనకి ఎమర్జెన్సీకి వాడుకోవచ్చు ఎవరినీ అడిగే పోసిషన్ రాకుండా మనం డబ్బు అనేది మంచిగా దాచి పెట్టుకోవాలి ఐ విల్ మోస్ట్ ప్రయారిటీ ఆఫ్ థిస్ మనీ అని నేను అనుకుంటున్నాను మనీ అంటే నాకు అంత ఇష్టం మరియు గోల్డ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం నేను గోల్డ్ కూడా చాలా ఇస్తాను ప్రియారిటీ ఇస్తాను నాకు డబ్బు ఉంటే మనకు కట్టుకునేకి బట్టలు వస్తాయి మంచి కార్స్ కార్స్ వస్తాయి నగలు వస్తుంది మనకు చూసుకొనేకి పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు మనం డబ్బు తోటి మరియు మనం ఇంకా ఎన్నెనో దేశాలు తిరిగి రావచ్చు టూర్స్ పోవచ్చు డబ్బుతోటే మనం హ్యాపీగా ఫుడ్ తినవచ్చు మంచి ఫుడ్ కొనుక్కొని తినవచ్చు డబ్బు అంటే చాలా మంచిగా ఉంటుంది డబ్బు మంచిగా హైలెట్గా ఉంటుంది డబ్బు సూపర్గా ఉంటుంది డబ్బు అయితే మీరు సంపాదించండి డబ్బు సంపాదించినాంకనే అన్ని సంపాదించండి డబ్బు అంటే చాలా ముఖ్యం డబ్బు చాలా గొప్పది మరియు హైలెట్ది మంచిది అని చెప్పుకోవచ్చు హైలెట్ది